రామదేవ్ బాబా గారి యోగానే చూసి చిన్నప్పటినుంచి పెరిగాను ఆయన చెప్పే విధానం చాలా బాగుంటుంది ప్రాణాయామం అని తర్వాత ఏ ఒక్కొక్క ఒక్కొక్క యోగాని చాలా ఇంట్రెస్టగా ఆనందంగా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది అలాగే శివానంద స్వామి గారు కూడా యోగా అంటే చాలా ఇష్టం యోగా అన్నది మన శరీరంలో ప్రతి దినచర్యలాగా చేసుకుంటు ఉంటాను నేను నాతోపాాటు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరం ఉదయాన్నే యోగా లేకుండా అష్ట ఆ రోజు అన్నది స్టార్ట్ చేయలేను స్టార్టింగ్ ఉదయం నుంచి ప్రాణాయామం చేస్తూ నా దినచర్య మొదలవుతు ఉంటుంది దీనితోపాటు మన ఆరోగ్యం కూడా చాలా హెల్దీగా ఆనందంగా ఉంటుంది బాబా రామదేవ్ గారు శివానంద వాళ్ళ యొక్క బాడీ ఫిట్నెస్ అని ఆరోగ్యాన్ని చూసి అలాగే మాగా యోగా చేయడం వల్ల మేము కూడా అంత ఆరోగ్యంగా ఏ మా ఆరోగ్య సమస్యలు లేకుండా చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది యోగా అన్నది చాలా మైండ్ ఎంత రిలీఫ్ ఇస్తుందంటే అంత రిలీఫ్గా ఉంటుంది ప్రాణాయామం చేయడం వల్ల కూడా మన శరీరంలో ఏమైనా రోగాలున్నా ఏమైనా జబ్బులు ఉన్నా అవి అన్నింటికీ యోగా చాలా మంచి ఔషధం మేము హాస్పిటల్ వెళ్ళకుండా ఉండడానికి యోగా అన్నది నాకు చాలా ఉపయోగపడుతుంది యోగాతోనే మా లైఫ్ అంతా ఉంది స్టార్టింగ్ నుంచి మే ఎవ్రీ ప్రతిరోజు మేము యోగా చేయకుండా ఉండలేము యోగా అన్నది చాలా మంచిది రామదేవ్ బాబా గారు చెప్పిన విధానం ఫాలో అవుతు ఉంటే ఆయన చేసిందంతా ఆయనలాగా ఎవ్వరంగా ఫిట్గా ఉండడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది